హలో సార్ అది టైమ్ అవుతుంది గంట కొట్టమంటారా

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మీకు ఏమైనా తీసుకురమంటారా టీచర్స్కి ఏమైనా ఓకే సార్ అది ఎక్కువ ఇయర్స్ అవుతుంది నాకు ఏమైనా బోనస్ ఏమైనా ఇస్తారా సార్ అంటే నాకు అంటే చాలా సంవత్సరాలనుండి చేస్తున్నాను కదా నాకు ఏమైనా కొంచెం డెవలప్మెంట్స్ అట్లా పెడతారా ఓకే సార్ రేపు మధ్యాహ్నం నుంచి సెలవు అని చెప్పారు కదా సార్ పిల్లల్ని ఏ టైమ్కి బెల్ కొట్టమంటారు మధ్యాహ్నం ఓకే సార్ అలాగే సార్ ఓకే సార్ సరే సార్ టైం అవుతుంది బెల్ కొట్టేస్తున్నాను అది చెప్పుదాం అనేసి వచ్చాను అన్నమాట ఓకే సార్